భారతీయ సినిమాలో మాకు బాహుబలి సినిమా అంటే చాలా ఇష్టం బాహుబలి సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసినాము ఫ్యామిలీతో వెళ్ళాము పిల్లల్ని కూడా తీసుకెళ్ళాము చాలా ఎంజాయ్ చేసారు బాహుబలిలో ప్రభాస్ అంటే ఇంకా చాలా ఇష్టము అతను నటించిన నటనా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా బాగా ఇష్టపడతారు ఆయన నటన అంటే చాలా ఇష్టం అందరికీ బాహుబలిలో వాళ్ళ అమ్మ కోసం చేసిన త్యాగం బాగా నచ్చింది రానాతో చేసిన ఏదైనా బాహుబలిలో వాళ్ళ అమ్మ కోసం చేసిన త్యాగం బాగా నచ్చింది రానాతో చేసిన ఏదైనా ఫైటింగ్ కానీ స్టోరీ కానీ ఏదైనా చాలా బాగుంది ప్రభాస్ కానీ అనుష్క ప్రభాస్ వాళ్ళ అమ్మ కోసం శివలింగం దెచ్చి వాటర్ క్రింద పెట్టడం చాలా బాగా నచ్చింది సీరియల్లోకి వస్తే మాకు జీ తెలుగులో పడమటి సంధ్యారాగం చాలా ఇష్టం అదంటే చాలా బాగా చూస్తాము టైం కాగానే మేము ఆ సీరియల్ అయిపోయే దాకా బయటికి వెళ్ళము పిల్లలు కూడా చాలా బాగా చూస్తారు మా ఆయన పిల్లలు ఫ్యామిలీ అంతా చూస్తాము అందులో సౌర్య అంటే చాలా ఇష్టం సౌర్య శీను వాళ్ళ నటించే విధానం బాగుంటుంది మాటీవీలో గుండే నిండా గుడి గంటలు అంటే ఇంకా ఇష్టం అందులో బాలు చేసే క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఫ్యామిలీ కోసం బాగా నటిస్తారు ఆయన చాలా ఇష్టం మాకు అందరం చూస్తాము బాగా ఎంజాయ్ చేస్తాము మేము మళ్ళీ సింగర్లో రేవంత్ అంటే చాలా ఇష్టం ఆయన పాటలు అంటే చాలా ఎంజాయ్ చేస్తాము సాంగ్స్ వచ్చిందంటే రేవంత్ గారు పాటలే వింటాము బాగా మేము పిల్లలకి కూడా వినిపిస్తాము చాలా బాగా పాడతారు వాయిస్ బాగుంటుంది ఆయనది ఆయన పాడిన పాట ప్రియా ప్రియా చంపొద్దే నవ్వి నన్నే ముంచోద్దే అనే పాట చాలా ఇష్టము బాగా ఎంజాయ్ చేస్తాము ఖాళీగా ఉన్నప్పుడు ఆ పాట పెట్టుకొని చాలా వింటాము బాగా ఎంజాయ్ చేస్తాము రేవంత్ అంతే బాగా ఇష్టము